చదువుకోవడం వలన లోకజ్ఞానం తెలుస్తుంది ఉద్యోగం సంపాదించవచ్చు అవును నాకు అలాగే మనకి గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వొచ్చు అండి గవర్నమెంట్ జాబ్ వస్తే మనకి ఫిక్స్డ్ శాలరీ అనేది వస్తుంది నెల నెలా జీతాలు పడతాయి ఉద్యోగం పోదు ఒకవేళ గవర్నమెంట్ జాబ్ రాకపోయినా సరే మనం ప్రైవేట్ జాబ్ చేసుకోవచ్చు అలాగే సాఫ్ట్వేర్ ఎంప్లాయి చేసుకోవచ్చు వర్క్ ఫ్రం హోం కూడా చేసుకోవచ్చు చదువుకోవటం వల్ల ప్రతీ ఒక్క విషయం మనకి తెలుస్తుంది ఏ కాలంలో ఎలా ఉండాలి ఎక్కడ ఏ వస్తువు దొరుకుతుందని కానీ లేకపోతే ఎప్పుడూ ఎలా విధంగా ప్రమాదం వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి అనేవి కూడా మనకి తెలుస్తాయి చదువుకోవడం అనేది ప్రతీ ఒక్క మనిషి జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన చదువులేని వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు అండి లోకజ్ఞానం తెలియదు చదువుకోకపోవటం వలన డబ్బులు లెక్క పెట్టడం కూడా సరిగ్గా రాదు బతుకు తెరువులు తెలియదు ఆసుపత్రికి వెళ్ళాలి అన్నా ఇబ్బంది పడతారు అవునండి అలాగే మనం జాగ్రత్తగా బ్రతకాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ముందు ముందుకు ప్రతీ ఒక్క పిల్లవాడికి కూడా చదువు అనేది చాలా అవసరం